భవ్య ట్రావెల్ ఏ కదండి మాట్లాడేది నా పేరు సురేష్ అండి నేను ఒక మూడు రోజుల క్రితం మీ దగ్గర ట్యాక్సీ అనేది బుక్ చేసుకున్నాను ఇక్కడ నుండి రై ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళడానికి అని మీరు బుక్ చేసిన ఆ ట్యాక్సీ కూడా టైం కి వచ్చింది కాకపోతే ఒక ఇబ్బంది ఏంటంటే అండి దాంట్లో నా సీట్లనేవి చాలా గట్టిగా ఉన్నాయండి అస్సల కంఫర్ట్ గా కూర్చోలేకపోయాం సుఖంగా ప్రయాణించినట్టు అస్సలు అనిపించలేదు పైగా ఇంకొకటి ఏంటంటే మొత్తం రోడ్డ్ ఏదన్న ట్రాఫిక్ దగ్గర వెళ్తుంటే స్లో చేస్తుంటే బండి ఆగిపోయేది వెనక వచ్చేవాళ్ళకు ఇబ్బంది పైగా బండి ఆగిపోవడం టైం ఎక్కడ ఎయిర్పోర్ట్ అనేది మిస్ అయిపోతాదో అని చాలా భయపడ్డానండి ఎయిర్పోర్ట్ టైం ఎక్కడ మిస్ అయిపోతాదో అని ఇంకా ఇలాంటివి చెప్పుకుంటే అండి అస్సలు ఆ సౌండ్ కూడా చాలా ఇబ్బంది వస్తుందండి మీరు ఎలా ఇచ్చారు ఆ డ్రైవర్ ఇంటికి ఆ కారు ను ఎలా ఏసుకొచ్చాడో కాని అది మాత్రం అంతా బాలేదండి బండి మాత్రం చాలా ఇబ్బంది పెట్టింది ఆ డ్రైవర్ ని అడగండి కావాలంటే హైవే మీద హైవే మీద కొంచెం దూరం వెళ్ళినప్పటికీ ఏది గుచ్చుకుందో ఎక్కడ గుచ్చుకుందో తెలీదు టైర్ అనేది ప్యాచ్ పడిపోయింది మళ్ళీ దాన్ని మార్చడానికి ఒక అరగంట టైం పట్టింది నేనే ఒక గంట ముందు బయలుదేరాను కాబట్టి సరిపోయిందండి లేదంటే నేను ఎయిర్పోర్ట్ కి వెళ్ళే సమయానికి ఆ ఎయిర్ ఏరోప్లేన్ అనేది వెళ్ళిపోదు ఫ్లైట్ మిస్ అయిపోదును ఇలాగైతే మరీ రెండోసారి మీ దగ్గర ట్యాక్సీ బుక్ చేసుకొటానికి నాకు చాలా ఇబ్బంది అవుతుందండి మరి ఆలోచించాల్సి వస్తుంది దాంతో పాటు మళ్ళీ వెళ్తూ వెళ్తూ కూడా విండోస్ అవి ఎలాగ అంటే చాలా గట్టిగా దిగుతున్నాయండి ఆ గాలి కోసమని విండో దించుదామనుకున్న గాని చాలా గట్టిగా ఇలాగైతే మీ దగ్గరికి కస్టమర్స్ అనేవాళ్ళు రావడానికి తగ్గించు తగ్గిస్తారండి మరి అంటే తగ్గిపోతారు మీ మేము ఇలాంటి రేటింగ్స్ కనుక నెగటివ్ రేటింగ్ ఇస్తే మీకా మీకున్నాపేరు అనేది పోతుంది కదండీ మరి ఇలాంటి రిపీట్ అవ్వకుండా చూసుకుంటే మీకే మంచిదండి కస్టమర్స్ అనేవాళ్ళు మీరు మంచిగా వాళ్ళని ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి చేరవలసిన చోటికి చేరిస్తే మీకే మంచి పేరు వస్తుంది పైగా కస్టమర్స్ అనే వాళ్ళు మళ్ళీ మళ్ళీ పెరుగుతారు కూడా చూస్కోండి మరీ ఆ సీట్ గురించి ఆ కార్ కండిషన్ లో లేదు అస్సలు ఆ కార్ మళ్ళీ ఇంకెవరికన్నా ఇస్తారేమో కొంచం దాన్ని సరి చేసి బాగు చేసి ఇవ్వండి కొంచం